అవునండి నూకాలమ్మ తల్లి పండుగ అనేది బాగా పాపులర్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లిలో ఉందండి ఇక్క ఇక్కడ ఏంటంటే కొత్త అమావాస్య అప్పుడు ఈ నూకాలమ్మ తల్లి పండుగ అనేది చేస్తారు అండి చాలామంది ఒక వేలమంది జనాలు వస్తు ఉంటారు ఇక్కడికి ఈ పండుగలో చాలా మంచిగా పసుపు కుంకుమ పూజలు అన్నీ చేసి అమ్మవారిని బాగా అలంకరించి అంతా బాగా చేసి దుమ్ముల పండగ అన్ని చేస్తారండి ఇక్కడ ఏమి అనుకున్న అంతా జరుగుతుందని ప్రజల నమ్మకం అండి అన్నీపెడతారండి అన్న సంతర్పణ ప్రతిదీ జరుగుతుంది అండి ఇక్కడ ఒక ఎనిమిది తొమ్మిది రోజుల పాటు జరుగుతు అదే అండి కొత్త అమావాస్య అప్పుడు జరుపుతారు అండి ఈ పూజలు అన్నీ ఇది చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అండి ఇంకా ఏమన్న తెలుసుకోవాల్సినవి ఉన్నాయండి అక్కడ అన్నీ ఉంటాయండి మీకు మొత్తం అక్కడ ఏ రూమ్స్ కావాలంటే రూమ్స్ ఉంటాయండి మీకు ఎలా కావాలంటే అలా అన్నీ ఉంటాయి ఇక్కడ కొళ్ళు ఏంటి అన్నీ అమ్ముతారు అండి మీరు ఏది కావాలంటే అది కొనుక్కొని మొత్తం అమ్మవారికి అన్నీ సమర్పించుకొని మీరు అన్నీ చూసుకోవచ్చు అండి ఇక్కడ

లేదండి దర్శనము పొద్దున్న టెంపులూ ఐదు గంటలకు ఓపెన్ చేస్తారండి రాత్రి మళ్ళీ ఎనిమిదినర తొమ్మిది సమయములో క్లోజ్ చేస్తారండి మీరు ఈ మధ్యలో ఎప్పుడన్న రావచ్చు ఫ్రీ దర్శనము ఉంటాది టిక్కెట్తో కూడ దర్శనం టికెట్ ఉంటాయండి మీరు కొనుక్కొని పూజలు ప్రత్యేకంగా చేయించుకోవచ్చు లేదా ఉచిత దర్శనము కూడా చేసుకోవచ్చు ఎప్పుడైనా కుదిరినప్పడు మీకు వచ్చి దర్శనం చేసుకోండి ఓకే అండి